హలో క్యాబ్ డ్రైవరా అండి ఏవండి మొన్న మేము ఫ్రీ బుకింగ్ క్యాబ్ బుక్ చేసుకున్నాం కదా అది నెల్లమర్లకి బుక్ చేసుకున్నాం కదా అండి అవునండి అది ఏంటంటే ఇప్పుడు విజయనగరంకి మార్చుకుంటున్నాము అండి అంటే నెల్లమర్ల నుంచి వచ్చేసాం మేము అది విజయనగరంకి రాగలరా మీరు అంటే నెల్లమర్ల కాదు ఇప్పుడు వేరే దగ్గర ఉండామండి విజయనగరంలో అవును అవునండి ముందు అలా బుక్ చేసుకున్నాం కానీ ఇప్పుడు సడన్గా ఇక్కడికి వచ్చేయాల్సి వచ్చింది అందుకనే కొంచెం అవునండి అవునండి ఇప్పుడు ఎంత తీసుకుంటారు అండి సేమ్ విజయనగరం నెల్లిమర్ల ఒకటే ప్రైస్ తీసుకుంటారా లేకపోతే మీరు ఏమైన ఇంకా ఎక్స్ట్ర ఏమైన తీసుకుంటారా విజయనగరంకి ఓకే అండి పక్కపక్కనేనా అండి ఓకే ఓకే అండి స ఓకే అండి